తోట పని అంటే చాలా నాకు ఇష్టం దాని నేను ఒక అభిరుచిగా చేసేసుకున్నాను ఎందుకంటే మా తోటలోనే ఎక్కువగా నేను వీక్లి త్రీ టైమ్స్ నేను తోటకి వెళ్లిపోతూ ఉంటాను తోటలో పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తోటలో పని చేసినప్పుడు ఆ వాతావరణం కానీ ఆ గాలి కానీ అవన్నీ నాకు మైండ్ కి రిలాక్స్గా ఉంటుందిమాట నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది తోటపని చేయడం వల్ల చాలా చెట్ల మధ్యన ఉండి మనం పని చేస్తాం గనక మనం ఎక్కువగా మన ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే ఏ చెట్లు మొక్కలు ఇటువంటివి ఏంటంటే మనం విడిచిపెట్టే కార్బన్ డైయాక్సైడ్ని అవి పీల్చుకొని అవి ఆక్సిజన్ మనకిస్తాయనమాట ఆక్సిజన్ని మనం తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం అంటే న్యాచురల్గా మనము ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అలాగ చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారితోని తోటకు వెళ్ళిపోతా ఉండేదాన్ని అనమాట మా తాతయ్య గారితో కానీ మా నాన్నగారి కానీ తోటలో పని ఉందని చెప్పేసి అనుకుంటున్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళిపోతే మా తాతయ్య గారు చిన్నప్పటి నుంచి నాకు మొ మొక్కలు నాటడం అనేది నేర్పించారు ఎందుకంటే ఒకటి చెప్పారు మొక్కలు నాటి మొక్కలు పెంచాలమ్మ వాటిలో మనం పెంచితే అవి మనల్ని రక్షిస్తాయి రేపన్ననాడు అవి మనకు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయని చిన్నప్పటి నుంచి చెప్పారు అలాగే నేను చదువుకున్న పుస్తకాల్లో కూడా ఉంది అందుకే మొక్కలు ఎక్కువగా పెంచేవాళ్ళం మాట ఎక్కువగా మా ఇంట్లో మేం తినే ఫ్రూట్ ఫ్రూట్ కానీ కాయగూరలు కానీ అవన్నీ మా తోటలో పెంచుకొన్నవే అవన్నీ మేము మేము స్వయంగా మేము వేసుకున్నవే ఎందుకంటే బయట కొనుక్కున్న బయట చేద్దాం అన్నా అవన్ని ఎక్కువగా మందులు కొట్టి ఎక్కువగా పిండ్ల గట్ట వేసి పెంచేస్తున్నారు న్యాచురల్గా నాణ్యమైన పద్ధతులో దేన్ని ఇవ్వడం అందించడం లేదుమాట ఏ కాయగూరల్ని అందించడం లేదు అది నా మనసులో అనిపించి మా తాతయ్య గారు పెంచినట్టే మా నాన్న గారు పెంచినట్టే నేను కూడా తోట పని చేసి కాయగూరలు కట్ట పండించాలి అని నేను అనుకున్నాను అదొక అభిరుచిగా నేను చేసుకున్నాను ఈ ప్రేరేపణ మా తాతయ్యగారిని చూచి అలాగే మా నాన్న గారిని చూసి ఈ ప్రేరణ అనేది నా మనసులో పుట్టింది అందుకే నాకు ఈ తోటపని చేయడం అంటే చాలా ఇష్టం ఈ తోటపని ఒక అభివృద్ధి అభిరుచిగా నేను చేసుకున్నాను అందరికి కూడా నేను చెప్తాను దీన్నే మీరు అభిరుచిగా మీరు చేసుకోవాలి మీరు అందరు తోట పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు మీరందరూ చక్కగా బాగుంటారు అందరికి కాపాడిన వారు అవుతారు అని చెప్పేసి నేను అందరికి చెప్తూ ఉంటాను